మీ స్నేహితులు కుటుంబ సభ్యులలో ఎవరైనా ఏదైనా క్రీడలలో శిక్షణ పొందాలనుకుంటే వారు ఎవరిని సంప్రదించాలి వారు కోచ్ శిక్షణ సౌకర్య సౌకర్యాల లభ్యత గురించి ఎక్కడ వివరిస్తారు అనేది క్వశ్చన్ అయితే ఇప్పుడు నేను ఏమి చెబుతున్నానంటే మొట్టమొదట ఎవరైతే మేము స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తికి ఒక మంచి అవగాహన ఒక అయితే ఉండాలి నా విషయమే నేను చెబుతాను ఒకసారి నేను ఫిఫ్త్ క్లాస్లో నుంచి చిన్న చిన్న ఆటలు మొదలు పెట్టారు మా స్కూల్లో అది కూడా గవర్నమెంట్ స్కూల్ ఆ కాలంలో ఆ టైమ్లో పెట్టినప్పుడు ఏ ఆటలో కూడా నేను ఓడిపోలేదు చిన్న రన్నింగ్ రేస్లో ఓడిపోలేదు ఆ కప్పగంతుల్లో ఓడిపోలేదు ఇంకా ఏ ఆటలు ఆడించినా కూడా నేను ఓడిపోలేదు ఎందుకంటే నాకు ఆ స్పోర్ట్స్ మీద ఉన్న ఇష్టం అలాంటిది కాబట్టి నేను అన్ని ఆటల్లో గెలుచుకుంటూ వచ్చాను మళ్ళీ తరువాత సెవెంత్ క్లాస్కి వచ్చిన తరువాత సెవెంత్ క్లాస్లో కూడా గేమ్స్ పెట్టారు ప్రతీ ఆటలో నేనే ఫస్ట్ నేనే చాంపియన్ మళ్ళీ ఆ తరువాత ఇంటర్లోకి వచ్చిన ఇంటర్లో వచ్చిన తరువాత కూడా అక్కడ కూడా నేను రింగ్బాల్ వాలీబాల్ ఫుట్బాల్ తరువాత ఏ గేమ్లు పెట్టినా కూడా అన్నీ మనమే ఫస్ట్ అక్కడ నుంచి డిగ్రీకి వచ్చిన డిగ్రీకి వస్తే కూడా ఆ డిగ్రీలో కూడా నేను మూడు సంవత్సరాలలో కూడా అన్ని ఆటలల్లో నాకే ఫస్ట్ ప్రైజ్ అన్ని ఆటలలో నాకే ఫ అంటే మనకు ఒక ఆటల మీద మనకి ఒక ఆసక్తి అనేది ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి దాన్ని గెలుచుకొని రావాలి కబడ్డీ ఆడితే ఫస్ట్ నేనే ఏమ ఖోఖో ఆడితే కూడా నేనే ఫస్ట్ ఎక్కడ కూడా దోరికేదే లేదు మనం అట్లాంటి అంటే అంతా నాకిష్టం ఉండేది ఎందుకో మరి నాకు తెలియదు అట్లా ఉన్నాను కాబట్టి మళ్ళీ నేను ఎల్బి స్టేడియంలో కూడా జాయిన్ అయ్యాను నాకు నా సర్టిఫికెట్స్ చూసి ఆ తరువాత వెయిట్ లిఫ్టింగ్ ఒకటి తరువాత జూడో ఒకటి తర్వాత రన్నింగ్ రేస్లో వెళ్ళాలనుకున్నాను ఎప్పుడూ ఏ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఏదైనా పెట్టు ఫస్ట్ మనమే ఉంటాము చిన్నప్పటి నుంచి నాకు అట్లా అంతా ఎందుకో మరి ఆటలంటే అంత మక్కువ ఇష్టం అట్లా ఉన్న అంటే అట్లాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు మాత్రమే ఆ స్పోర్ట్స్లో రాణించుకోగలుగుతారు నేను ఓడిపోను ఓడిపోయిన నేను ఎట్లన్నా గెలుస్తాను ఒక ఫస్ట్ రాకపోవచ్చు సెకండరీ వస్తాను అనుకో సెకండ్ రాకపోవచ్చు కష్టం కదా కనీసం సెకండ్ అన్నా వస్తాలే అనుకుంటే బాగుంటుంది కానీ అట్లా అనుకోకపోతే మాత్రం కొంచెం మనము ఓడిపోవడానికి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి నేను ఎవరూ చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండాలి చిన్నప్పటి నుంచి ఆశ ఉండాలి అది నేను తప్పకుండా నేను ఓవర్కమ్ చేస్తాను నేను తప్పకుండా గెలుస్తాను అనేది ఉండాలి ఏ గేమ్ అయినా ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఏ ఆట ఆడినా కూడా నేను ఎక్కడ ఎప్పుడూ ఓడిపోలేదు అట్లాంటి ఆశ ఆసక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తప్పకుండా రాణించగలుగుతారు ఈ యొక్క క్రీడలలో అయితే ఒకవేళ నేను నేను ప్రిఫర్ చేయమంటే చేస్తాను నేను ఇవ్వాళ రేపు ప్రతీ దగ్గర కూడా ఆ కోచింగ్ సెంటర్స్ వచ్చేసాయి హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక చెస్ విషయంలో కానీ క్రికెట్ విషయంలో కానీ మరి టెన్నిస్ విషయంలో కానీ మరి స ఏమంటారు ఏమంటారు అది అది గన్షాట్స్ ఉన్నాయి కదా అవి దాంట్లో కూడా ప్రతీ దగ్గర డబ్బులతో ఏమైనా మనము నేర్చుకోవచ్చు కానీ నీ మనస్సు కరెక్ట్గా దాన్ని ఫాలోఅప్లో ఉండాలి అప్పుడే మనము గెలుచుకోగలుగుతాము ఆ తరువాత దాని మీద ఆసక్తి గూడా ఉండాలి లేకుండా ఇష్టం లేకుండా ఏదో కొన్ని రోజులు చేయడము కొన్ని రోజులు తప్పించుకొని వెళ్ళడం అది కుదరదు కాబట్టి ఎంత ఆశ ఉంటే ఎంత ఆసక్తి ఉంటేనో మనము ఈ యొక్క దాంట్లో రాణించుకోగలుగుతాము ఈ స్పోర్ట్స్లో మనము ముందుకు వెళ్ళగలుగుతాము కానీ అప్పుడప్పుడు ఒక డెసిషన్ తీసుకొని ఈ రోజు ఒక డెసిషన్ తీసుకొని మళ్ళీ రేపు ఒక డెసిషన్ తీసుకొని ఈ వారం ఒక డెసిషన్ లేదా నెక్స్ట్ మంత్ ఒక డెసిషన్ తీసుకుంటే మాత్రం దాంట్లో మనం ఎక్కడ కూడా మనము షైన్ అవ్వలేము దాన్ని జయించుకోలేము కూడా అది మనం నవ్వులపాలు అవ్వడానికే అవుతుంది కాదు కానీ మనము విజయం పొందుకోవడానికి అది ఒక ఇది కాదు కాబట్టి మనిషి ఫస్ట్ లో మన మనసు లోపల ఒక నిర్ణయము గట్టి నిర్ణయం తీసుకున్నట్లయితే మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాము నేను నేను ప్రెఫర్ చేస్తాను ఎల్బి స్టేడియంలో అప్పట్లో నేను చేసాను కాబట్టి అందరూ వాళ్ళే ఉండరనుకోండి ఇప్పుడు నా ఏజ్ కూడా చాలా ఎక్కువైపోయింది కదా కాబట్టి అందరూ ఉండరు కాబట్టి అక్కడున్న వాళ్ళను ఎవరినైనా నేను సంప్రదించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళను మ మన పిల్లలు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళను తీసుకెళ్ళి నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళను అక్కడ పంపించి మళ్ళీ అంటే మనము మన పిల్లలను చేర్పించినపుడు మన బంధువులని చేర్పించినపుడు మనము చేర్పించింది అయిపోయిందనే తత్వంతో ఉండకూడదు అప్పుడప్పుడు మనం వాళ్ళ దగ్గరికివెళ్ళి వాళ్ళు ఎక్కడ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మరి వాళ్ళ టైమింగ్స్ ఏంటి మరి ఎట్లా చేస్తున్నారు కోచ్ను కూడా అడగడము చుట్టుప్రక్కల వా ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు అక్కడ కూడా ఫ్రెండ్స్ అవుతారు వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళ ద్వారా కొన్ని ఇన్ఫర్మేషన్స్ తీసుకొని వాళ్ళను చక్కగా గైడ్ చేసినట్లయితే వాళ్ళు తప్పకుండా జయం పొందుకుంటారు ఆ విధంగా చేయగలిగినట్లయితేనే మనము వాళ్ళని ముందుకు తీసుకొని రావాలి లేకపోతే కష్టం తీసుకు రావద్దు కాబట్టి ఇంట్రెస్టెడ్ పీపులే రావాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను సల్యూట్